మన ఆంధ్రప్రదేశ్లో వ్యాపార సంస్కృతి భారత దేశంలో ఇతర ప్రాంతాల నుండి అయితే చాలా అయితే నేర్చుకోబడింది మనమైతే మన ఆంధ్రప్రదేశ్లో చేపలని చేపల పెంపకం అయితే వచ్చినాయి చేపల పెంపకం అంటే చే చేపల చెరువులో చేపల చెరువులో వచ్చిన కాడి నుంచి అయితే చాలా ప్రాఫిట్ అయితే ఉంటుంది అమ్మకాలు కానీ జస్ట్ మనకైతే ప్రభుత్వం అయితే మనకు చేప చేపలు అయితే పంపిణీ చేస్తుంది పంపిన చేసిన చేపలని మనమైతే కాలువలలో చెరువులలో మన చేపల చెరువు లాంటి తవ్వించి అందులో వేసి ఆ చేపలని అయితే పెంచాలి చేపలని పెంచినాక అలాంటి చేపలను అయితే మనమైతే అమ్మడానికి అయితే పంపాలి అండ్ డిఫరెంట్ చాలా చాలా ఆంధ్రప్రదేశ్లో కాక వేరే ఎక్కడ చూసుకున్నట్టు అయిన ప్రభుత్వం అయితే చేపలను అయితే పంపకానికైతే పంపిస్తుంది పంపించినాక ఇలాగైతే కింది వాటిలోకైతే వెళ్ళేసినాక వాళ్ళయితే చేపలనైతే పెంచుతారు పెంచినాక వాళ్ళయితే అమ్మేస్తారు అలానైతే జరుగుతు ఉంటాయి